నేను చిన్నప్పటినుండి తెలుగును బాగా చదవగలను రాయగలను చెప్పగలను కాబట్టి నాకు తెలుగులో పూర్తి చేయి చేయుబాటుతనం ఉంది మా క్లాస్లో కూడా ఎవరికి అంతగా తెలుగు రాయడం కాని చదవడం కాని రాదు నాకు ఒక్కడికే రాయడం చదవడం చాలా సులువుగా వస్తుంది అందులోనూ నేను చాలా కష్టపడి రాత్రిం పగళ్ళు తెలుగును సాధన చేస్తూ ఉంటాను కాబట్టే నాకు తెలుగు చదవడం చాలా సునాయాసంగా ఉండేది దానిలో మనం ఈ తెలుగులో చాలా సార్లు ఏదైన పొరపాటు చేయడం వల్ల మనం ఆ అక్షర ప్రె ఆ అక్షర స్థానంలో మనం ఏదైన పదాన్నిపెట్టి అనువదించడం కూడా నేను చానా సార్లు బాగానే అనువదించాను ఇప్పుడు మనం ఏదైన ఒక పద్యాన్ని లేదా కథను నేర్చుకున్నామంటే ఆ కథను ఉన్నట్టున్నట్టు ఉండేది ఉన్నట్టుగా చెప్పలేము కాని దాంట్లో కొన్ని కొన్ని పదాలు మార్చి మనకి సరిపడేటటువంటి పదాలను అమర్చి మనం దాని అనువదించి ఇతరులకు చెప్పవచ్చు దాని వలన మనకు ఎటువంటి నష్టము కలగదు అంతేకాకుండా మనకు తెలుగుపైన మంచి పట్టు అనేది కలుగుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరు తెలుగును చదవడం రాయడం నేర్చుకుంటే చాలా మంచిది కాబట్టి తెలుగు అందరికీ చాలా ఉపయోగపడుతుంది